నేను ఎల్లప్పుడు ఒంటరిగానే ప్రయాణించాలి అనుకుంటాను దీనివల్ల మిగతావారు చెప్పినట్లు కాకుండా నాకు ఆకలి వేసినప్పుడే నేను తినటం నిద్ర వచ్చినప్పుడే పడుకోవడం వంటివి చేయగలుగుతాను బయట ప్రకృతి అందాన్ని మనుషులను ఇతరులు ఉన్నప్పుడు నేను అంతగా ఆనందించలేను బహుశా నేను ఒక ఇంట్రావర్ట్ అయి ఉండవచ్చు అయితే అది సందర్భం ప్రకారం మారుతుంది నేను మా ఊరి కుర్రకారుతో కలసి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి లారీపై వెళ్ళడం వంటివి నేను చాలా ఆనందిస్తాను అలాగే మా మామయ్యా వాళ్ళతో కలసి ఎదో వేరే ఊరు వెళ్ళాలన్నా నాకు ఎంతో ఇష్టం